మా ప్రాంతం రుచికరమైన వంటకాల కోసం చాలా ప్రసిద్ధి ఇక్కడ వంటకాలు ప్రాంతీయ రుచులు ప్రత్యేకమైన మసాలాలతో ఉండడం వల్ల పర్యాటకులకే కాదు స్థానికలకు కూడా ఈ భోజన అంటే చాలా ఇష్టం ముఖ్యంగా చెప్పాలంటే జొన్న రొట్టెలు గోంగూర పచ్చడి పెసరెట్టు ఉలవ చారు వంటివి ఎంతో ప్రసిద్ధి చెందాయి ఈ వంటకాలు ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన రోజులలో వండుతారు ఉదాహరణకి సంక్రాంతి పండుగ సమయంలో బొబ్బట్లు తప్పనిసరిగా తయారు చేస్తారు వులావచారు ముఖ్యంగా వర్షాకాలంలో తినడం ఆరోగ్యకరంగా ఉంటుంది పెసరట్టు అయితే అల్పాహారం ఎంతో శ్రేష్టమైనది ఇంకా ఈ వంటకాలు రుచి అనుభవించాలంటే కొన్ని మంచి రెస్టారెంట్లు కాంటినంట్లు కూడా మా ప్రాంతంలో ఉన్నాయి ఉదాహరణకు అమ్మా టిఫన్ సెంటర్లలో పెసరట్టు చాలా ప్రసిద్ధి విజయవాడ రుచులు అనే రెస్టారెంట్లో గోంగూర మటన్ ఎంతో రుచికరంగా ఉంటుంది బ్రాహ్మిని దాబా అనే చోట జొన్న రొట్టె కారం పచ్చడి వంటివి వంటకాలు స్థానికులకు బాగా ఇష్టపడతారు పర్యాటకులు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే కేవలం భోజనం మాత్రమే కాదు అక్కడి సాంప్రదాయ రుచులను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కొన్నిచోట్ల ఈ వంటకాలను లైవ్ కుక్కుగా చూపిస్తారు విందుతో పాటు అనుభవాన్ని కూడా ఇస్తారు సంగతిగా మా ప్రాంతానికి వచ్చేవారికి ఈ స్థానిక వంటకాలు తప్పక సిఫార్సు చేస్తాను ఇవి మేము పెరిగిన రుచులు మా ఊరి ప్రత్యేకతలు మా సంస్కృతిలో భాగం పర్యాటకులు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే కేవలం భోజనం మాత్రమే కాదు అక్కడి సాంప్రదాయాలు సంప్రదా సంప్రదాయాలు రుచులను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వంటకాల రుచి అనుభవించడం కొన్ని అమ్మ టిఫన్ సెంటర్ పెసరెట్టు చాలా పసిద్ది విజయవాడ రుచులు అనే రెస్టారెంట్ గోంగూర మటన్ ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ ప్రాంతం వచ్చేవారికి స్థానిక వంటకాలు తప్పగా సిఫార్సు చేస్తాను ఇవి మేము పెరిగిన రుచులు మీరు ఎప్పుడైనా మా ప్రాంతానికి వస్తే వీటిని మర్చిపోకుండా రుచి చూడండి